హలో విజ్ఞాన్ గారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అండి మీ క్లాస్ గురించి మాట్లాడుదాము అని ఈ మధ్య కొంతమంది విద్యార్థులు చదువు సరిగ్గా చదవడం లేదని గమనించాను అలానే కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చూశాను మీరు ఏమంటారు టీచర్ గారు అవును అండి అయితే ఏమి చేసి సరి అయిన మార్గంలో పెట్టాలి అని అనుకుంటున్నారు పాఠం అర్థం కాని పిల్లలకి ఎలా అర్థం అయ్యేలా పాఠాలు చెప్పాలి అని అనుకుంటున్నారు పిల్లలు ఎక్కువగా ఏ సబ్జెక్టులు కష్టంగా ఉంది అని భావిస్తున్నారు మీ ఆలోచన బాగుంది అండి అలానే చేయండి దురుసుగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు గురించి ఏమి చేస్తారు మంచి ఆలోచన అండి సరే తప్పకుండా మీటింగ్ పెడదాము వచ్చే సోమవారం మీటింగ్ అని తల్లిదండ్రులకు డైరీ ద్వారా సమాచారం పంపించండి